హలో ఆండి ఫిఫ్త్ బెడ్ పేషెంట్ కదండి ఎలా ఉందండి ఇప్పుడు మీకు ప్రొద్దున డాక్టర్ గారు వచ్చారు కదా మెడిసిన్స్ అవి ఇచ్చారా ఇప్పుడెలా ఉంది మీకు బీపీ కంట్రోల్ అయ్యిందా జ్వరం తగ్గిందా ఇప్పుడేమి లేదు మందులు అవీ వేసుకున్నారా టైమ్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి ఇచ్చిన మందులు వేసుకున్నారు కదా కొంచెం అలా ఉంటుందండి ఏమి తిన్నారు డైట్ ఏమి తీసుకున్నారు అలాగే లైట్ డైట్ తీసుకోండి టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కదా ఇచ్చిన మందులు కరెక్ట్గా వేసుకోండి మీకు వచ్చిన హెల్త్ ఇష్యూస్కి ఒక త్రీ డేస్ ఉండాలి హాస్పిటల్లో మూడు రోజులు ఉండాలండి మూడు రోజులు మందులు వాడుకోవాలి లైట్ డైట్ తీసుకోవాలి కాంప్లికేషన్స్ వస్తే చెప్పండి డాక్టర్ గారు వచ్చినప్పుడు ఇంకా మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా బ్లడ్ టెస్ట్ అన్నీ నార్మల్ ఉందండి షుగర్ నార్మల్ ఉంది అన్నీ నార్మల్గానే ఉన్నాయి కరెక్ట్గానే ఉన్నాయి ఈ జ్వరం వైరల్ ఫీవర్ అండీ మీది త్రీ డేస్ ఉంటుంది త్రీ డేస్ మెడిసిన్స్ వాడుకునే లోపు కొంచెం పెరిగి మళ్ళీ తగ్గుతుంది డాక్టర్ గారొచ్చాక మీతో కొంచెం జ్వరం పెరిగి తగగుతుందండి డాక్టర్ గారొచ్చి మీతో మిగిలిన వివరాలు మాట్లాడతారు